హలో మ్యాడమ్ నమస్తే అండి కిషోర్ రెసిడెన్సి అవును మ్యాడమ్ కిషోర్ రెసిడెన్సి అండి మీకు ఏ విధంగా సహాయ పడగలను అండి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అంటే మీరు తిరుపతి ఎక్క ఎక్కడికి వస్తారు మ్యాడమ్ మీరు తిరుపతికి అదే మ్యాడమ్ తిరుపతి ఎయిటీన్త్న వస్తారా ఎక్కడికి వస్తారు మ్యాడమ్ అంటే తిరగడానికా మ్యాడమ్ లేకపోతే ఎక్కడైనా టెంపుల్కా అండి దేనికండి ఓకేనండి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మంచిదండి అంటే తిరుపతి మనకి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద దేవస్థానం ఉందండి తిరుపతి దేవస్థానం అది చాలా గొప్పదండి ఇప్పుడు అది ఇప్పుడు మొత్తం రీమోడలింగ్ గట్రా అన్ని బాగానే చేశారండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఎలా వెళ్తారు మ్యాడమ్ మామూలుగా అలాగే మ్యాడమ్ మీరు ఉండటానికి స్టే అలాగే మీకు విఐపి పాసులన్నీ కూడా అరేంజ్ చేస్తాం అక్కడ మేము మాట్లాడతాము టెంపుల్ పక్కనే మా రెసిడెన్సి ఉంటుంది ఆ పక్కనే కూడా మా ఆఫీస్ కూడా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మ్యాడమ్ నేను మీకు మీకు వెళ్లి దర్శనం చేపించి అలాగే మీకు రూమ్స్ గట్రా అరేంజ్ చేపించి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళుదురుగానీ మ్యాడమ్ టోటల్ టోటల్గా ఎంతమంది వస్తారండీ మీరు టోటల్ సిక్స్ మెంబర్స్ అండి ఓకే అండి అంటే మామూలుగా మేల్ ఎంతమంది అండి ఫిమేల్ ఎంతమంది అండి చెప్తే రాసుకోం అక్కడ మేము టికెట్స్ బుక్ చేయాలి కదండీ విఐపికి అందుకని అండి ఓకే మ్యాడమ్

అంటే మీ అన్నయ్య మీ వదిన అండి

ఓకేనండి ఓకే మ్యాడమ్ ఓకేనండి ఓకే మ్యాడమ్ మీరు మామూలుగా అక్కడ తిరగడానికి మీకు అక్కడ తిరగడానికి కూడా కారు గట్రా ఏమన్నా అరేంజ్ చేయాలండి ఓకే ఓకే మ్యాడమ్ మీకు మొత్తం తిరుపతి కూడా టెంపుల్ దేవస్థానం అంతా తీసుకువెళ్లి అక్కడే ఇంకొన్ని దేవస్థానాలు ఉన్నాయి మ్యాడమ్ అది కూడా మీరు దర్శించుకుందురుగానీ

లేదు మ్యాడమ్ ఒకరోజు చెప్తా మీ మీ ఇష్టం మ్యాడమ్ మీ ఇష్ట మీ మీ ఇష్టం మ్యాడమ్ కానీ టూ డేస్ ఉంటానంటే మీకు తీరిగ్గా మొత్తం చూద్దురుగాని మ్యాడమ్ అవును మ్యాడమ్ అవునండి లేదు మ్యాడమ్ మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మేము తీసుకెళ్తాం మ్యాడమ్ దర్శనం గట్ట అన్ని బాగా చేసుకుంటారు అంటే మీ స్టేని బట్టి మీరు టు డేస్ స్టే చేస్తారంటే మీకు ఎన్ని డేస్ స్టే అయిన మీకు దాన్ని బట్టి టు అండ్ ఆఫ్ డేస్ స్టే చేస్తున్నారా మ్యాడమ్ ఓకే అండి మీరు టూ అండ్ హాఫ్ డేస్ సరిపడేలాగా మీ షెడ్యూలు ఎక్కడెక్కడికి వెళ్తే బాగుంటుంది ఏ టైంకి మీరు స్టార్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్తే ఏ టైంకి మొత్తం దర్శనం గట్రా అవుతుంది మొత్తం అన్నిషెడ్యూల్ చేసి మీకు వాట్సాప్ చేస్తానండి ఓకే మ్యాడమ్ అప్పుడు మీరు రెడీగా ఉండండి లేదు మ్యాడమ్ మీరు డైరెక్ట్గా తిరుపతి వచ్చినప్పుడుకి నాకు మీ కాంటాక్ట్ నెంబర్ మీ ట్రైన్ డీటెయిల్స్ నాకు పంపితే నేను మా రెసిడెన్సి నుంచి మీకు కార్ పంపిస్తాను డైరెక్ట్గా మీరు మా మా రెసిడెన్సికి తీసుకొస్తారు అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్ని మీరు ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు తిరుపతి దేవస్థానం మొత్తం వెళుదురుగానీ